నా దగ్గర ఉన్నసెకండ్ ప్రోడక్ట్ గురించి నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ని మీతో తెలియపరచాలనుకుంటాను నా దగ్గర ఉన్న నా సెకండ్ ప్రోడక్ట్ వచ్చి నా వాచెస్ అండి నా వాచెస్ నాకు ఎప్పుడు నెగిటివ్ ఎక్స్పీరియన్స్ నే కలిగిస్తూ ఉంటుంది అది ఎందుకో నాకు తెలియదు నేను ఎప్పుడూ నా వాచెస్ కొన్న అవి నాకు చాలా రోజులు ఉపయోగపడదు అది నాకు లైఫ్ కూడా రాదు ఎందుకంటే కింద పడిపోవడం కాని ఎక్కడన్న వాటర్ లో తడిచిపోయినప్పుడు కానీ అది మళ్ళీ నాకు ఉపయోగపడదు అది ఎందుకో నాకు తెలియదండి నేను చాలా సార్లు నా వాచెస్ కొన్నాను మంచి మంచి కంపెనీ వాచెస్ కూడా కొన్నాను కానీ అవి నాకు లైఫ్ రాలేదండి అది ఎందుకో నాకు తెలియదు అది మీరే చెప్తారని నేను అనుకుంటున్నాను ఆ వాచెస్ వల్ల నేను చాలా డబ్బు ఖర్చు పెట్టానండి ఎక్కువ ఎక్కువ వాచెస్ కొన్నాను మీరు కూడా మీ యొక్క డబ్బుని వాచెస్ కి ఎక్కువ ఖర్చు పెట్టకండి అండి నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను మీకు కొనండి కానీ కొంత లిమిట్స్ లిమిట్స్ లిమిట్ డబ్బు పెట్టి మీరు మీ వాచెస్ కొనండి నేను ఎప్పుడైతే నా వాచెస్ పైన నాకు నెగిటివ్ ఎక్స్పీరియన్స్ వచ్చిందో ఆ రోజు నుంచి వాచ్చి చేతికి కట్టుకోవడమే వదిలేసానండి ఎందుకు ఎప్పుడు చేతికి కట్టుకున్న వాచి అది ఎల్లో కలర్ వాటర్ లో తడిచిపోవడమో కానీ కింద పడి విరిగిపోవడమో కాని ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందండి అందుకే నేను వాచెస్ పైన నాకు నెగటివ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసిందండి